హలో చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్

అవును సార్ స్టేషనరీ షాప్ సార్ ఓకే సార్ మీకు దొరు ఓకే దొరుకుతాయి సార్ అవైలబుల్ ఉంది మన దగ్గర సార్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ పర్ బండల్ సార్ బల్క్లో తీసుకుంటున్నా అంటే మా ఒక ట్వెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం సార్ మీకు ఓవరాల్ వచ్చేసి టు నైంటీ రూపీస్లో మీకు బండల్ ఇచ్చేస్తాం సార్ ఉన్నాయి సార్ యా యా మా దగ్గర చాలా మంచి మంచి డైరీస్ ఉన్నాయి వచ్చేసి షార్ట్ డైరీ లాంగ్ డైరీ మీకు ఎ ఎలాంటి కావాలన్న అవైలబుల్ చేస్తాం సార్ బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ ఇంకోటి మేజర్ ఏంటంటే ప్రతిది కూడా డైరీలో మీకు డేట్ ఆప్షన్ ఉంటుంది మీరు నెంబర్స్ రాసుకోవచ్చు ఇంకా రోస్ కాలమ్స్ ఉంటాయి ప్లెయిన్ పేపర్స్ ఉంటాయి అన్ని ఉంటాయి సార్ మా డైరీలో ఉన్నాయి సార్ ఏ టు జెడ్ అన్ని చార్ట్స్ ఉన్నాయి సార్ మీకు ఎట్లాంటి చార్ట్స్ కావాలన్నా అన్ని అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఓకే దొరికుతాయి సార్ డ్యామ్ షూర్ మేం అవైలబుల్ చేస్తాం మీకు దొరుకుతాయి సార్ పర్స్స్ వచ్చేసి ఫైవ్ రూపీస్ సార్ చార్ట్

సార్ మీకు ఫిఫ్టీ తీసుకుంటానంటే మీకు ఒక త్రీ పాయింట్ ఫైవ్ పెట్టి ఇస్తాం సార్ త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ తీసుకుని అవైలబుల్ చేస్తాం

పెన్సా సారీ సార్ పెన్ పెన్సా సార్ మా దగ్గర మంచి మంచి క్వాలిటీ పెన్సే సార్ మాకు ఫైవ్ రూపీస్ నుంచి దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ప పెన్స్ ఉన్నాయి సార్

సార్ మా దగ్గర సెల్లో ఫాస్ట్ బటర్ఫ్లయి ఈ టు కంపెనీలు ఉన్నాయి ఇంక టూ కంపెనీ చాలా సెల్ అవుతాయి సార్ ఈ టూ కంపెనీస్

బాల్ పెన్స్ ఎస్ ఉన్నాయి బాల్ పెన్స్ ఉన్నాయి సార్ మల్టీ మల్టీ కలర్స్ పెన్లో కూడా ఉన్నాయి బ్లూ రెడ్ బ్ల్యాక్ మీకు ఏ కలర్ అంటే ఆ కలర్లో ఉన్నాయి సార్ మా దగ్గర ఓకే సార్ రండి సార్